నేను ఆ ప్రోడక్ట్ అంటే చాలా నేను మంచిగా నచ్చింది ఆ ప్రాడక్టుని తీసుకున్నాను నాకు వాచ్ అంటే చాలా ఇష్టం వాచ్ని చాలా బాగా ఉంటుంది కాబట్టి నేను బోట్ వాచ్ని ఆర్డర్ చేసుకున్నాను అందులో నాకు ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి బోట్ వేవ్ కాల్ మరియు అందులో కాలింగ్ సిస్టమ్ ఉంది ఇంకా ఆ రీజనబుల్ ప్రైజ్కి వచ్చింది చాలా తక్కువకి వచ్చింది అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్లో నాకు అన్ని ఫీచర్స్ గల ఆ వాచ్ చాలా అందంగా ఉంది చాలా మంచిగా ఉంది కాని నాకు బ్లాక్ కలర్ వాచ్ చాలా అద్భుతంగా కనబడింది మంచిగా తీసుకున్న నేను ఆ వాచ్ ఇంకా చూసుకోవచ్చు ఆ వాచ్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి మనం హార్ట్ రేట్ చూసుకోవచ్చు బీపీ పల్స్ చూసుకోవచ్చు ఇంకా అది ఐపి సిక్స్టీ నైన్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది చాల బాగుంది చాలా అద్భుతంగా ఉంది వాచ్ చూడటానికి అయితే మంచిగా ఉంది ఒక రీజనబుల్ ప్రైజ్లో ఈ వాచ్ ఇవ్వడం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు మంచిగా సూపర్ అని చెప్పుకోవచ్చు